నేను వండిన వంటకము ఏదన్నా ఒకవేళ మిస్ ఖరాబయిందనుకో ఖరాబని కాదు కాని సరి రుచి సరిపోలేదనుకోండి దాన్ని ఏదో ఒక విధంగా సెట్ చేయడానికయితే ట్రై చేస్తా ఒకవేళ మళ్ళీ వండ మళ్ళీ మళ్ళీ ఏదోకటి వాటర్ అన్నా వేసి మళ్ళీ వేరే మసాలాలన్నా వేసి సెట్ చేస్తా ఈ రోజే ఈ రోజే అయ్యింది నేను వండిన వంటకంలో చికెన్లో కొంచెం నా మా నాన్న ఏంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువొచ్చేటట్టుగా చెయ్యీ అనన్నాడు నేనా గ్రేవీ రావడానికి నేనెల వండానో చెప్తాను ఫస్ట్ ఒక ట బగోన్ తీసుకొని అందులో వొ అందులో ఆయిలేసి దాంట్లో ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని మసాలాలు డైరెక్టేయకుండా దంచేద్దామని కొంచెం ఫస్టు ఆనియనేసి ఆనియను బాగా వేగినాక పచ్చిమిర్చేసి దాని తర్వాత చికెన్లో ఆచి హా నూనెలో రెండు బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే దాక చూసినా చూసాక దాని తర్వాత పసుపేసినా పసుపేసినాక చికెన్ వేసాను చికెన్ వేశాక కలిపాను ఆ కలిపాక చికెన్ని మగ్గనివ్వడానికి ము కొంచెం మూతపెట్టినా మూతపెట్టేసి ఒక పదినిమిషాలు అట్లయినాక తీసి టమాటో రెండు మూడు గ్రేవీ అన్నాడు కాబట్టి టూ టూ టమాటోస్ కోసి రెండు ప టమాటాలు కోసి వేసిన వేసినాక ఒక ఐదు నిముషాలు పెట్టేసి మళ్ళీ కొద్దిసేపయ్యాక తీసి టూ త్రీ సూన్స్ కారమేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా ఉప్పేసి మళ్ళీ మూతపెట్టేసిన మళ్ళీ మూతపెట్టేశాక తీసి చూస్తే తీసాక డాడీ గ్రేవీ అన్నాడు కదా అని ఏం చేసానంటే వాటర్ ఒక వన్ గ్లాస్ వాటర్ తీసి గ్లాస్ వాటర్ పోసేసిన వాటర్ పోసేశాక అది మొత్తం వాటర్ వాటరయ్యింది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా పోసినా వాటరు వాటర్ పోసాక వాటర్ వాటర్ అయ్యింది వాటర్ వాటర్ అయ్యాక సర్లే ఉడికినాక వాటర్ ఇంకి కొంచెం చిక్కగవుతది కదా అని వదిలేసినా దాని తర్వాత మసాలాలు దంచానన్నా కదా లవంగం ఇలాచి పట్టా షాజీర ఇవన్నీ దంచి రోట్లో దంచి వేసాను వేసినాక మూతపెట్టిన మూతపెట్టినాకా కూడా ఇంకా ఉడుకుతుంది అయినా కానీ వాటర్ ఇంకా ఇంకట్లేదు ఇంకా వాటర్ ఇట్లానే ఉంది ఇంకా అప్పుడు నేను మళ్ళీ సర్లే ఇంకా కొద్దిసేపు పెడదాములే అని మళ్ళీ తీసి కొంచెం ధనియాలపొడి వేసిన ధనియాలపొడి వేసినాక అది అది మళ్ళీ అదేశాక మళ్ళీ ఒక పది నిముషాలు అట్లా పెట్టిన అయినా ఇంకా ఇంకలేదు అప్పుడు కొంచెం చికెన్ మసాలేసిన చికెన్ మసాలా వేసి మళ్ళీ కొద్దిసేపు పెట్టాను కొద్ది నిముషాలు అయినా ఇంకట్లేదు వాటర్ వాటర్ వాటర్ వాటర్గా ఉంది థిక్గా అవ్వలేదు గ్రేవీ ఇంకా లాస్టికి మళ్ళీ ఇంకొంచెం స్టవ్ మీద చూసి థిక్గానే అనిపించింది ఇంకా ఏం చేశాను కొత్తిమీర వేసేసి క్లోజ్ చేసేసిన క్లోజ్ మూతపెట్టేసినా ఇంకా ఇంక ఐదు నిముషాలకి బంద్ చేసేసినా బంద్ చేసినాక ఇంకా కాసేపయ్యాక నేను ఫ్రెషయ్యాక నేను తిందామని తిందామని వేసుకుంటే మొత్తం వాటర్ వాటర్ ఉంది చికెన్ తింటుంటే టేస్ట్ అంత తెలవట్లేదు పీసయితే బాగానే ఉంది టేస్ట్ అంత తెలవట్లేదు నీళ్లు నీళ్లుగా ఉండే ఇంకా మా డాడీని తిట్టిన నువ్వు నన్ను ఇట్లా చేశాను అంటు అనుకుంటు తిడితే మా డాడీ నేను ఏదోకటి చేస్తాను మా డాడీ ఏం చేసాడు చికెన్ వేడి చే చికెన్ ఆన్ చేసి దాన్ని వేడిచేసిండు దాన్ని వేడిచేసినాక దాన్ని సెట్ చేయడానికి మళ్ళీ పక్కకి బాగా ఉండకనిచ్చాడు వాటర్ కొంచెం ఇంకిపోయేలాగ చూసిండు ఇంకొన్ని వాటరు పక్క స్టవ్ మీద పెట్టి బాగా మసలనిచ్చి వాటర్ మసలనిచ్చి వాటర్ ఇందులో పోసినట్టున్నాడు అది కొంచెం థిక్కయ్యింది అంటే నేను ఏం చేసానంటే నార్మల్ వాటర్ పోసేసినా కొంచెం హాట్ మసలిన వాటర్ పోస్తే అప్పుడు థిక్ అయ్యేడిది అంట నాకు తెలీదు ఇంకా డాడీ అప్పుడు పోస్తే నేను ఇందా మళ్ళీ తిందామన్నప్పుడు చూస్తే అప్పుడది థిక్గా కనబడుతుంది వంట అప్పుడనుకున్నా వాటరు కూడా కొంచెం బాగా మసిలినాక పోస్తేనే చికెన్ గ్రేవీ బాగుంటుందని అప్పుడు అర్థం అయ్యింది అప్పుడు అర్థం అయ్యాకా ఇంక గ్రేవీ మంచిగనే అయ్యింది థిక్గా అయ్యింది ఇంక గ్రేవీ తింటే కూడా బాగుంది సో ఇట్లా నేను ఇది ఒకటి చేశాను చికెన్ది అదొకటి ఫ్లోప్ అయ్యింది ఇంక ఏం ఫ్లోప్ అయినాయి అంటే ఒకొక్కసారి మ్యాగి మ్యాగీ నేను ఎగ్ మ్యాగి చేసుకుందామని ఎగ్ మ్యాగి ఎగ్ని ఆయిల్లో వేయించేసి దాని తర్వాత మ్యాగి చేసిన ఎంత కౌసు స్మెల్ వచ్చిందంటే అంత కౌసు స్మెల్ వచ్చింది అప్పుడు ఇంక ఇలా కాదు అని అప్పుడా మ్యాగీ అయితే అట్లానే పడేసా సో మ్యాగీ ఏంటంటే మ్యాగీ ఎగ్ మ్యాగి చేసుకోవాలంటే మనం సెపరేట్గా ఎగ్ వేయించుకొని దాని తర్వాత మ్యాగీ మనము రెగ్యులర్ ప్రొసెస్ చేసినాక ఎప్పుడయితే మ్యాగీ ఏం అంటారు పెనం పెట్టుకొని ఆయిల్ పోసి ఇవన్నీ ఉంటాయి కదా నేనయితే కొంచెం పోప్లా వేస్తాను జీలకర్రా దన్ జీలకర్రా ఇంకా మెంతులు జీ జీ జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్ వేసి కొంచుం పచ్చిమిర్చేసి కొంచెం టమాటేసి అవన్నీ మంచిగా వేగినాక మనం మసాలాలు కావాలంటే మసాలాలేసుకొని లేదంటే వాటర్ పోసి వాటర్లో మ్యాగీ మసాలేసి ఇంకా ఎక్స్ట్రా మ్యాగీ మసాలా వేసి మ్యాగీ వేసుకొని రెండు మ్యాగీ మసాలా వేస్తాను దాని తర్వాత వాటర్ బాగా బాయిల్ అయినాక మ్యాగీ వేసేసినాక మనం ఫస్టు ఆయిలు వేయించుకొని ఎగ్ పెట్టుకున్నాం కదా నార్మల్ ఎగ్ ఇది బాగా మసిలినాకా ఆయిల్ మ్యాగీను థిక్గా అయినాక ఆ ఎగ్ తీసి దీంట్లో వేసుకుంటే అప్పుడు ఎగ్ మ్యాగీ అనేది బాగుంటుంది లేకపోతే దాని మీద చీజ్ వేసుకోచ్చు లేదంటే ఆమ్లెట్ చేసుకొని ఈ ఆమ్లెట్లో ఈ మా మనం చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదా ఆమ్లెట్లో అది అదందులో వేసి మంచిగా క్లోజ్ చేసేసి కూడా తినచ్చు అది కూడా బాగుంటది ఎగ్ మ్యాగీ ఏ వంటకమయిన ఖరాబ్ మ అంటే మనం చేసినట్టుగా రాకపోతే దాన్ని ఆల్టర్నేటివ్గా దాన్నింకెలా ఏమయినావేస్తే బావు బాగుంటుందా అన్నట్టుగా చూడాలి సో అట్లాంటప్పుడు అవంటే ఎట్లయినా సెట్ చేయాలి ఏదోకటి వాటరేసినా లేకపోతే డిఫరెంట్ మసాలాలు లేకపోతే ఇలాచి పౌడర్ వేసి కూడా జస్ట్ ఒకటి ఎంత బాగుంటుందో ఇలాచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు చికెన్ మసాలాకి అయినట్టు అలా చేసుకుంటే బాగుంటుంది సో ఏదొక ఒక వంటయినా కూడా సెట్ చేయలి కాని పాడుచేయొద్దు పాడుచేస్తే మనకేం రాదు ఏదయినా అన్నము తినేది ఏదయినా ఆహారము ఎప్పుడయినా పడేయొద్దు ఖరాబ్ అయ్యిందని దాన్ని ఏదొక విధంగానయినా సెట్ చేయడానికి ప్రయత్నించాలి అట్లే నేనిప్పుడు చికెన్ నాకు లూజ్ లూజ్ అయిందని నేను పడేస్తే నాకు టూ హండ్రడ్ రూపీస్ చికెన్ వేస్టవ్ సో అట్లా ఏదయినా వంటకం పడేయద్దు పడేయద్దు అందుకు నేనిప్పుడు చికెన్ ఇప్పుడు మళ్ళీ మా నాన్న మంచిగా సెట్ చేశాడు కాబట్టి నేనిప్పుడు మళ్ళీ తినగలుగుతున్నాం లేదంటే అది తినకపోయేదాన్నననుకుంటారేమో ఎట్లయినా ఇంక అదే తినేదాన్ని ఎందుకంటే వాటర్ వాటరున్న కాని కూడా నాకు టేస్ట్ ఉంది టేస్ట్ బగానే ఉంది దానికి సప్లిమెంట్రీగా నేను బగారాన్నం వేసినాను కాబట్టి సో బాగారాన్నం టేస్ట్గా చికెన్ టేస్ట్ మిక్స్ అయ్యి బాగానే ఉంది కాబట్టి నేను తినగలిగినా అట్లే ఏదయినా వంటకం చేసినప్పుడు మనం ఏదయినా వంటకి ఆహారం పడేయకూడదు మనకి దొరికిన ఆహారం ఎప్పుడయినా పడేయద్దు ఏదయినా ఏదయినా మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది దానికేదొక సప్లిమెంటరీ చూడాలిసిందే ఇది నేను చెప్పేది సో నేను ఏ వంటకం కరా అనుకున్నట్టు రాకపోయినా దాన్ని ఏదొకటి చేసి అమ్మనయినా సెట్ చేసో లేకపోతే నేనన్నా సెట్ చేసో మా నాన్ననన్నా సెట్ చేస్తాను ఎలాగో అలాగ దాన్ని సెట్ చేసి దాన్నే తినడానికి చూస్తాము అది తింటము తిని ఖతం చేస్తాం కాని ఎప్పుడు వేస్ట్ చేయము వేస్ట్ చేస్తే మనకి ఏది రాదు అన్నం మీద అహంకారం అస్సలు చూపకూడదు అన్నం ఏ తినే ఆహారం మీదనైనా అహం అహంకారం అస్సలు చూపిచ్చి దాన్ని పడేద్దాం అన్న థట్ అయితే రాకూడదు దాన్ని మార్పులు చేసి తెలివిగా ఏదోవిధంగా తెలివిగానయిన మార్పులు చేసి దాన్ని మళ్ళీ తినేలాగా చూసుకోవాలి